నమస్కారం నేను సోనియాని గ్యాస్ సిలిండర్ బుక్కింగ్ రెఫరెన్స్ నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుతో బుక్కింగ్ చేశాను కానీ ఈ బుక్కింగ్ రద్దు చేయాలి దయచేసి బుక్కింగ్ రద్దు చేయండి మీరు రద్దు రిక్వెస్ట్ స్టేటస్ గురించి దయచేసి చెప్పండి